అమ్మా చెప్పండమ్మ ఏం ప్రాబ్లం అవును మేడం మా వేకెన్సీస్ అయితే మా కంపెనీలో ఉన్నాయి చాలా వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మీ డిగ్రీ పాస్ అవుట్ ఇయర్ ఎప్పుడమ్మ అవునా అమ్మ పర్సంటేజ్ అమ్మా అమ్మా ఏ గ్రూప్ అమ్మ ఎంపీసీ ఓకే ఇంటర్ ఇంటర్ పర్సంటేజ్ టెంతు పర్సంటేజ్ అవునా అమ్మ ఓకే అమ్మ నేను నా పిఏతో ఒకసారి మీ రెస్యూమ్ ఓ రెస్యూమ్ ఎడి రెస్యూమ్ ఉందా అమ్మ నీది అవునామ్మా ఒకసారి నీ టెంతు టెంతు మార్క్ లిస్టు అలాగే ఇంటరు డిగ్రీ మార్క్ లిస్ట్ పట్ తీసుకొని నీకేమైనా టైపింగ్ అలా స్పీకింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అలా ఏమైనా స్కిల్స్ ఉన్నాయా అమ్మ ఎమ్ఎస్ ఆఫీస్ ఎక్సెల్ అలాంటేమన్నా వచ్చా అవునమ్మా ఆ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి కాదు నైన్ టూ టెన్లో మా ఆఫీస్కొచ్చేయమ్మ మా పిఏ ఉంటాడు అలాగే నీ రెస్యూమ్ ఒకసారి నాకు వాట్సాప్ చెయ్యి మా పిఏ ఆర్ కాల్ తీసుకొని మీకు వాళ్ళు లైవ్ ఇంటర్వ్యూ ఆర్ కాల్ ద్వారా నీకు కాల్ అయినా వస్తుంది కాల్ ఇంటర్వ్యూ అయినా వస్తుంది లే లే లైవ్ ఇంటర్వ్యూ అయినా వస్తుంది దానిలో తగినట్టు నువ్వు ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితే నీకు తగినట్టు జాబు వస్తుంది దాన్ని తగినట్టు స్యాలరీ ఉంటుంది మా దానిలో వేకె వేకెన్సీస్ చాలా ఉన్నాయి మాకు కూడా మా ఏరియా వాళ్ళే కావాలని నా ఉద్దేశం మా ఏరియాలో నిరుద్యోగ భృతిని తొలగించాలని నా కోరిక మీరు వచ్చి మార్నింగ్ కలవండమ్మ ఒకసారి మీకు జాబ్ ఖచ్చితంగా నేను ఇప్పిస్తాను ఓకే అమ్మ మార్నింగ్ వచ్చేయండమ్మ ఓకే అమ్మ